హలో ఎవరు మీ ఆరోగ్యం ఎట్లా ఉంది ఏమేమి వేసుకుంటారు మందులు మంచిగా వాడండి దాన్ని ఇంకా ఏమి వేరే సిరప్ ఉంది కావాలంటే మా దగ్గరకి వస్తే నేను వేరే రాసి ఇస్తాను ఎప్పుడు వస్తారు మరి ఆగి రండి పది నిముషాలు తర్వాత ఆగి రండి మరి అది చీటి కూడా తీసుకుని రండి ఎప్పుడు వస్తారు మరి చెప్పి నాకు చెప్తే నేను వేరే లాగా నేను వేరే దగ్గర పోలేను కొంచం నాకు టైమ్ ఇస్తే నేను ఇట్లా ఇక్కడ ఉంటాను హాస్పిటల్లో చేస్తాం ఏమి ప్రాబ్లమ్ ఉంది చేస్తాం ఏమైన చేస్తాం తల ముఖం ఏమైన మీకు ప్రాబ్లమ్ ఉంటే దాన్నిబట్టి చూసిన తర్వాత మందులు రాస్తాం మీరు వచ్చి తీసుకుని పోండి మరి

రండి ఇప్పుడు నేను ఫ్రీ ఉన్నాను చూసి మీకు రాసి ఇస్తాను మందులు